నేనైతే ఫస్ట్ ఏమో నేనైతే ఒక మంచి షర్ట్ని ఆర్డర్ చేయడం జరిగిందండి షర్ట్ వచ్చేసి టీ షర్ట్ అనమాట సో మంచి ఆ టీ షర్ట్ కూడా కాదది హుడీ టైప్ అనమాట సో మంచి డిజైన్ ఉన్న టైప్ అయితే నేను తీసుకున్నాను ఆ షర్ట్ సో ఆ షర్ట్ తీసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టడం జరిగింది ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ డేస్కైతే ఆ షర్ట్ రావడం జరిగిందండి ఆ షర్ట్ వచ్చిన తర్వాత అమౌంట్ అయితే నేను ఆన్లైన్లోనే పే చేసేశాను సో షర్ట్ వచ్చింది షర్ట్ వచ్చిన తర్వాత ఆ షర్ట్ని నేనైతే ఓపెన్ చేయడం జరిగింది సో షర్ట్ ఓపెన్ చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి దీన్ని ట్రైల్ వేద్దాం అనే సరికి నేను ఆ షర్ట్ అనేది ఏంటంటే ట్రైల్ వేయడం జరిగిందండి సో చూడ్డానికి చాలా బావుంది షర్ట్ నేనైతే మొదటిసారైతే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది ఆర్డర్ పెడుతున్నప్పుడు భయంతోనే ఆర్డర్ పెట్టాను ఏ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ వస్తుందా కరెక్ట్ ఫిట్ అయిన ప్రోడక్ట్ వస్తుందా లేకపోతే ఏమైనా డ్యామేజ్తో ఏమైనా ప్రోడక్ట్ వస్తుందా రిటర్న్ పాలసీస్ దీనిమీద ఉంటుందా లేదా ఇన్ని డౌట్లతో అయితే నేను షర్ట్నైతే నేను ఆ పెట్టడం జరిగిందండి ఆ షర్ట్ పెట్టాను పెట్టిన ఐదు రోజులకైతే మళ్ళీ షర్ట్ తిరిగి వచ్చిందండి వెంటనే నేను ఫ్రెష్ అయ్యి ఆ షర్ట్ని ట్రై చేద్దామని చెప్పి నేను ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి నేను షర్ట్ నైతే ట్రై చేయడం జరిగింది ఆ షర్ట్ని ట్రై చేసిన తర్వాత ఆ షార్ట్ నిజంగా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఆ యొక్క నిజంగా డిజైన్కానీ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి పాకెట్స్ కూడా చాలా మంచిగా మంచి ఫిట్టింగ్తో అయితే పాకెట్స్ ఇవ్వడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఉందండి మొత్తం మీద ఆ షర్ట్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ స్టిచ్చింగ్తో వచ్చింది క్లాత్ కూడా ఏంటంటే స్ట్రెచ్చబుల్ క్లాత్ వచ్చిందండి మామూలు నార్మల్ క్లాత్లా కాకుండా ఏంటంటే స్ట్రెచ్చబుల్ క్లాత్ మాకిప్పుడు సపోజ్ తక్కువైనా సరే ఆ క్లాత్ అనేది స్ట్రెచ్ అవుతుంది నాకైతే ప్రాబ్లమ్ ఏం లేదండి కరెక్ట్ ఫిట్టింగ్తో వచ్చింది క్యాప్ కూడా కరెక్ట్ గా హెడ్కి సరిపోయిన సైజులో వచ్చింది క్యాప్ కూడా ఈ వెనక ఫుల్హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వ్రిస్ట్ వరకు అయితే ఇవి రావడం జరిగిందండి సో నేనైతే ఫుల్ ఖుషి అనమాట ఈ షర్ట్ విషయంలో అయితే నేను చాలా సంతోషపడ్డాను చాలా పాజిటివ్గా అంటే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను చాలా డౌట్స్తో ఇంత పాజిటివ్గా అయితే నేను వస్తుందని అయితే అనుకోలేదు సో నేనైతే చాలా మంచిగా అయితే దీనికోసం అయితే నేను ఫీలయ్యానండి